టూరిస్ట్ గైడేనా మాట్లాడేది నేను మార్చి ఫస్ట్కు ఢిల్లీకి వెళ్తున్నాను అయితే అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడెక్కడ బాగుంటుంది అని తెలుసుకోవడానికి కాల్ చేశాను అంటే ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది మళ్లీ ఎక్కడ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అని తెలుసుకోవడానికి కాల్ చేశాాను నేను స్పెసిఫిక్గా శారీస్ కోసం షాపింగ్ వెళతా అనుకుంటున్నాను మ్యామ్ అది ఎక్కడ శారీస్ బాగుంటాయి అని

మీరు ఢిల్లీకి మార్చి ఫస్ట్కి అట్లా వస్తాను మార్చి సెకండ్ రోజు అట్లా అవైలబుల్లో ఉంటారా నాకు స్ట్రీట్ షాపింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది తెలీయదు కదా మీరే చెప్పండి ఓకే మీరు మార్చి సెకండ్ ఆర్ థర్డ్ ఫ్రీగా ఉంటారా ఓకే నేను మార్చి ఫస్ట్కు వస్తాను మార్చి సిక్స్త్ వరకు ఉంటాను ఏదైనా ఒకటి వన్ డే ఇక మీరు ఖాళీ ఉన్న దాన్ని బట్టి చూసుకున్నాం సెకండ్ అయితే ఓకే కదా మీకు ఓకే అయితే సెకండ్ రోజు వస్తాను తాజ్ మహల్ దగ్గరికి వెళ్దాం మరి అంటే క్వాలిటీ అట్ల బాగా ఉంటుంది కదా శారీస్ మీద ఓకే మార్చి సెకండ్ రోజు ఫ్రీ ఉండండి అయితే వస్తాను థ్యాంక్ యూ